నాకు ప్రస్తుతం పశువులనేవి లేవు కాకపోతే మా తండ్రి గారున్నప్పుడు మా నాన్నగారున్నప్పుడు మాకు రెండు గేదెలు అలాగే మూడు మేకలనేవి ఉండేవి వాటిని మేము పెంచడానికి మా నాన్నగారికి మేము సహాయం కూడా చేసేవాళ్ళం ఎలాగంటే ఇప్పుడు ఆవులని ఉదయాన్నే వాటికి తౌడనేది పెడతాము నీటిలో కొంచెం ఇలాంటివన్నీ కలిపి తౌడనేది వాటికి తాగడానికి పెడతాము తరువాత వాటినలాగా పొలాలకు లేకపోతే గడ్డి మేయడానికనే తీసుకువెళ్లి అక్కడ కడుతాము మధ్యాహ్నం వరకు అక్కడ ఉంచి వాటిని సాయంత్రమైనప్పటికి తిరిగి ఇంటికి తీసుకొస్తాము ఇంటికి తీసుకొచ్చి అంతక ముందు తౌడు పెట్టే సమయంలో మేము వాటి నుండి పాలనేవి పితుకుతాము పాలు పితికి వాటిని పిల్ల వాటికి చిన్న దూడ కూడా ఉండేది ఆ పిల్లకి పాలనేవి ఇస్తూ అలాగే ఆ పిల్ల తాగిన తరువాత మిగిలిన పాలనేవి మేము పితికి ఇంట్లో వాడుకోవడం లేకపోతే ఎవరికన్నా ఇవ్వడం అనేది జరిగేది ఇలా వాటిని ప పాలు పితికిన తరువాత గడ్డి మేయటానికని వాటిని అలాగ పొలాల వైపుకు తీసుకువెళ్లి అక్కడ ఉంచి మధ్యాహ్నం అయినప్పటికీ తిరిగి ఇంటికి తీసుకువచ్చి వాటికి మళ్ళీ నీళ్లు పోసి అక్కడున్నవాటిని క్లీన్ చేయడమంటే పేడవేస్తాయి లేకపోతే ఈగలు ఏమైనా పడితే వాటిని శుభ్రం చేయడం వా అవి ఉండే ప్రాంతమంతా కూడా మేము శుభ్రంగా ఉంచేవాళ్ళము పేడతో అలికి అలాగే మేకల విషయంలో కూడా అంతే వాటిని ఉదయాన్నే విప్పి వాటికిక్కూడా మంచి నీళ్లు పెట్టి అలాగే వాటిని గడ్డి మేయటానికి అటూ ఇటూ తిప్పి మళ్ళీ తిరిగి ఇంటికి ఇంటికి రప్పించుకొనేవాళ్ళము ఇలా వాటిని చూసుకోవాడికి ఒక రోజులో మేము ఉదయాన్నే అలాగే మధ్యాహ్నం అలాగే సాయంత్రం కూడా వాటిని తిరిగి పాకలో కట్టడానికి మా నాన్నగారికి సహాయం చేసే వాళ్ళం